తొంబై రెండు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు యాభై వేల ఏడు వందల ఇరవై ఒకటి రెండు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల రెం ఇరవై ఒకటి ఎనిమిది లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి